చెప్పండి ఓకే ఏం కా అనకాపల్లి

అది మనకి మన ఇండియాలో అనకాపల్లిలో బెల్లం బాగా పండించవచ్చు అక్కడ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది అక్కడ ఆ విధంగా రావాలి అంటే ఇప్పుడు చెరుకు ఉ ఉత్పత్తి ఎక్కువ ఉండాలి చెలుకు చెరుకు ఉత్పత్తి ఎక్కువ ఉండాలి అంటే అక్కడ రైతులని ప్రోత్సాహించాలి ఈ మధ్య కాస్త దిగుబడి చాలా కొద్దిగా తక్కువగా ఉంది మన చెరుకు రైతులకి డెవలప్ చేసే దానికి ఏమన్న సదుపాయాలు కలగచేస్తే వాళ్ళు చెరుకు ఎక్కువ వేస్తే మనకి మంచి క్వాలిటీ ఉన్న బెల్లం అక్కడ వస్తుంది మనకి ఎట్ట మంచి పేరు అనకాపల్లికి మంచి పేరు ఉంది కాబట్టి బెల్లం అక్కడ తయారు చేసే బెల్లానికి కూడా మంచి పేరు వస్తుంది మనకి దానివల్ల మంచి ప్రయోజనం కూడా కలుగుతుంది కాబట్టి అనకాపల్లిలో మనకి మన ఈ ఎక్కువ చేసే ఆలోచన పెట్టుకుంటే చాలా మంచిది మనకి

రైతు రైతులకు మనం అన్నీ విధాల మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయగలిగి వాళ్ళకి కావలసిన పెట్టుబడులు ఏమన్న పెట్టగలిగి వాళ్ళకి లోన్లు లోన్లు కానీ తీసి ఇవ్వగలిగితే బాగా ప్రోత్సాహించినట్టు అవుద్ది మనం కనుకున్నట్టు కూడా ఇన్పుట్ ఇవ్వగలగుతారు వాళ్ళు ఓకే ఓకే చూడండి అవన్ని మనం చేస్తాం చేయగలిగితే మాకు మంచిది అది సరే సరే ఓకే ఓకే ఓకే